గ్రామాలలో చాలా రకాలు ఆటలు ఆడుతు ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎన్నో రకాల ఆటలను కొత్తగా కనిపెడుతు కూడా ఆడుతు ఉంటారు అందులో కొన్ని రకాలు తొక్కుడు బిళ్ళ కబడ్డీ క్రికెట్ ఇలాంటి ప్రఖ్యాతి చెందిన ఆటలను ఎక్కువగా ఆడడానికి ఉత్సాహపడతారు వీటి అన్నింటిని కూడా చాలా పద్ధతిగా ఆడటం అలవాటు చేసుకుంటున్నారు వాటిలో ఒక దాని గురించి ఈరోజు మీకు చెప్పాలి అనుకుంటున్నాను క్రికెట్ క్రికెట్ ఆటని చాలామంది ఉత్సాహంతో ఆడుతు ఉంటారు వాళ్ళ ఉత్సాహం అంతా ఆటగాళ్ళని చూసి లేక ఆట ఆడే విధానాన్ని చూసి ఏర్పడుతు ఉండి ఉంటుంది వాళ్ళకు అంటూ స్ఫూర్తినిచ్చే ఆటగారు ఎవరో ఒకరు ఉండి ఉంటారు క్రికెట్ని ఇన్నాళ్ళు ఎలా పడితే అలా ఆడేవారు కానీ ఈ మధ్యలో పద్ధతి ప్రకారం ఆడుతు ఉండడం నేర్చుకుంటున్నారు పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి చాలా శ్రద్ధను పెట్టి ఒక ఆటను ఆడటం నేర్చుకుంటున్నారు ఖచ్చితంగా ఒక టీంని ఫామ్ చేసుకుంటున్నారు ఆ టీంకు ఒక కెప్టెన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ కెప్టెన్ నిర్ణయం ప్రకారం మిగిలిన ఆటగాళ్ళు అందరు ఆడుతు ఉన్నారు ఇలా ఎలాంటి నియ నియమాలు అయితే ఉన్నాయో అటువంటి నియమాలు అన్నింటిని ఫాలో అయ్యేలాగ చూసుకుంటున్నారు